బేసికల్గా ఇంటర్నెట్ అనేది నా దేశాన్ని నా రాష్ట్రాన్ని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది అనే చెప్పాలి ఎందుకంటే నేను ఉండేది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో పక్క డిస్ట్రిక్ట్లో ఏం మంచి మంచి ప్లేస్లు ఉన్నాయో ఎక్కడికి ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేస్కి ఎప్పుడన్నా వెళ్లాలన్న ఏమన్నా ప్లేసులు ఉన్నాయా నాకు ఏమీ తెలియదు అప్పుడు నేను ఇంటర్నెట్ ఉపయోగించేవాడిని పక్క జిల్లాల్లో కాని పక్క ఊరిలో కాని ఏమన్నా ఉంటే మా ఫ్రెండ్స్ తోటి వెళ్లడానికి మరియు ఇంటర్నెట్ అనేది ఎలా ఉపయోగించే వాళ్ళమంటే మేము ఎప్పుడైనా మా అమ్మమ్మ వారి ఇంటికి కానీ ఎవరైనా మా చుట్టాలు ఊరిలో ఉన్నవారి ఇంటికి వెళ్లేటప్పుడు కాని ఇంటర్నెట్ ఉపయోగించే వెళ్తూ ఉంటాము మాకు ఇంటర్నెట్ వాడడం వల్ల ఈజీగా వారి ఇంటికి వెళ్లే వాళ్ళము ఇకపోతే టూరిస్ట్ ప్లేస్లు అలాంటివి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ చాలా ఉపయోగపడింది మాకు ఎందుకంటే మన తెలంగాణ అనేది చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్న ఏరియా కాబట్టి మాకు ఇంటర్నెట్ అనేది హైదరాబాద్లో ఉన్న చార్మినార్ కాని ట్యాంక్ బండ్ కాని చాలా మందికి హైదరాబాదులో ఉన్న ప్లేస్లు మాత్రమే తెలుసు కరీంనగర్లో కాని డ్యామ్ కాని వరంగల్లో వేయి స్తంభాల గుళ్ళు కాని ఇలాంటి చాలా ఏరియాస్ చాలామందికి అసలు తెలియదు అవి తెలుసుకోవడానికి నేను మా ఫ్రెండ్స్ ఇంటర్నెట్ వాడి కారులో కాని లేకపోతే ట్రైన్లో కాని అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళము ఇకపోతే నా దేశం గురించి అంటే తెలంగాణలో ఉన్న ప్లేస్లే నాకు చాలా సరిగ్గా తెలియదు సో దేశంలో ఉన్న ప్లేస్లు యూట్యూబ్లో కాని అందులో ఇందులో చూడడం కాని నాకు ఎక్కువ దేశంలోని ప్లేస్లు గురించి ఎక్కువ తెలియదు అది తెలుసుకోవడానికి కూడా మేము గూగుల్ మ్యాప్స్ అనేది వాడడం జరిగింది అందులో ఇంటర్నెట్ వాడి మంచి మంచి ప్లేస్ల గురించి తెలుసుకున్నాము టెంపుల్స్ కోణార్క్ టెంపుల్ అవి ఇవి టెంపుల్స్ కాని మన సౌత్స్ రాష్ట్రాలలో ఉన్న తమిళనాడుకు కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలలో ఉన్న టెంపుల్స్ కూడా తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది మేము ఎక్కువ ప్లేసెస్కి ట్రావెల్ చేయలేదు కాని మా ఫ్రెండ్స్ కాని ఇతరులు కాని ఎక్కడన్నా వెళ్లాలంటే ఇంటర్నెట్స్లో చూసి వాటి గురించి రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న హోటల్స్ కాని అవి బుక్ చేసుకుని వెళ్లడానికి ఇంటర్నెట్ చాలా ఉపయోగపడేది ఉపయోగ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ మేము గోవాకి వెళ్లడం జరిగింది అప్పుడు వెళ్ళినప్పుడు మేము ఇంటర్నెట్ యూస్ చేసే అక్కడ ఉన్న ముందుగానే అక్కడ ఉన్న హోటల్స్ బుక్ చేసుకున్నాము అక్కడ ఉన్న ఈవెంట్స్కి ముందే రిజిస్టర్ అయ్యాము అక్కడ పోయిన తర్వాత మేము ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ హోటల్ లోకి వెళ్లడం జరిగింది మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సో రెస్ట్ తీసుకుని నెక్స్ట్యే వెళ్లడానికి మాకు ఈజీ అయిపియింది సో ఇంటర్నెట్ అనేది మన దేశం గురించి కాని రాష్ట్రం గురించి కాని తెలుసుకోవడానికి కాని మన చేసే పనుల్లో అలక వేయడానికి కాని చాలా ఉపయోగపడిందనే చెప్పాలి గోవా అనే కాదు మన తిరుపతి వెళ్లినా కాని ఒకవేళ తిరుపతి వెళ్ళాలి అన్నా కాని టికెట్స్ బుక్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొనుడు కాని అక్కడి నుండే తిరుపతిలో ఉండే పూజ బుక్ చేసుకొనుడు కాని హోటల్స్ బుక్ చేసుకోనడం కాని అందుకు ఇంటర్నెట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయిందనే చెప్పాలి ఇది ఇంటర్నెట్ ఉండడం చేయబట్టే మాకు విషయాలు అన్నీ తెలిసాయి ఒకవేళ ఈ సదుపాయాలు అన్ని లేకపోతె మాకు చాలా టైం వేస్ట్ అయ్యేది ప్లస్ ఏం చేయాలో కూడా తెలియకపోయేదేమో కొన్ని కొన్ని విషయాలలో అందుకు ఇంటర్నెట్కే థాంక్స్ చెప్పాలి దేవుళ్ల గుడులు అనే కాదు మనం ఎక్కడనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్లిన కాని అక్కడ తెలుసుకోవడానికి వెదర్ గురించి తెలుసుకోవడానికి కాని ఇంకేమన్నా విషయాలు తెలుసుకోవడం కాని నేను ఇంటర్నెట్ ఉపయో ఉపయోగిస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ నేను ఇంటర్నెట్ ఉపయోగిస్తూనే ఉంటాము ఇకపోతే మన రాష్ట్రం దేశం అనే కాదు విదేశాలకు వెళ్లినా కాని ఇంకేమన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కాని వాటి గురించి నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంటర్నెట్ వాడుతూ ఉంటాము మన దేశం ప్లేస్ల గురించి అనే కాదు మన హెరిటేజ్ మన హెరిటేజ్ గురించి తెలుసుకోవడానికి కూడా ఇంటర్నెట్ వాడుతాము ఎందుకంటే మన నవాబులు కాని నిజాం ఏరియా కానీ మొగల్స్ కాని ఇవన్నీ మన రిచ్ హెరిటేజ్ గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ వాడుతూ మన స్టేట్ యొక్క మన రాష్ట్రం యొక్క మన దేశం గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కూడా ఇంటర్నెట్ అనేది మేము మా ఫ్రెండ్స్ తరచుగా వాడుతూ ఉంటాం